హలో మేడం నమస్కారం మేడం నేను మీ గ్రంథాలయంలో బుక్కు కొనడానికి రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నాను మేడం అవును మేడం ఎలా అవ్వాలి మేడం సరే మేడం నేను మీ గ్రంథాలయంలో వింగ్స్ అఫ్ ఫైర్ బై అబ్దుల్ కలాం బుక్ కొనాలి అనుకుంటున్నాను నేను దాన్ని అవును మేడం దానికి ఖరీదు ఎంత అవుతుంది ఒకవేళ ఆ బుక్ పోతే ఎక్స్ట్రా ఎంత పే చెయ్యాలి మేడం ఆ సరే మేడం ఆ బుక్ ఎక్కడ ఉంటుంది మేడం సరే మేడం రేపు వస్తాను మేడం